ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక దశాబ్దాలుగా అభివృద్ధి చెందింది మరియు ఇది ఒక సంపన్న మరియు వైవిధ్యమైన చరిత్ర కలిగి ఉంటుంది ఈ సంస్కృతి యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు నన్ను ఎంతో గర్వంగా చేస్తాయి అందులో ముఖ్యమైనది సాంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక సాంప్రదాయాలను గౌరవిస్తారు వీటిలో కుటుంబం మరియు వారి సమాజంపై బలమైన దృష్టి ఉంటుంది ఈ ఈ సాంప్రదాయాలు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడమే లో సమాజంపై స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి మా సాంప్రదాయ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పగా చరిత్రలో తెలపబడతాయి అలాగే చాలా రకాల చిహ్నాలు అనేవి మా చరిత్రలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు అనేక చిహ్నాలు ఉన్నాయి ఇవి రాష్ట్రం యొక్క సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి వీటిలో తిరుమల కొండ శ్రీదేవరాయులు మరియు కోనసీమ బొమ్మలు ఉన్నాయి ఈ చిహ్నాలు రాష్ట్రం యొక్క గుర్తింపును స్థాపించడంలో సహాయపడతాయి అలాగే చాలా రకాల కళాఖండాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందాయి ఇవి శిల్పం చిత్రలేఖనం సంగీతం మరియు నృత్యం వంటివి వివిధ రూపాల్లో ఉంటాయి ఇవి ఈ రకాలు నన్ను చాలా గర్వపడేలా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఉన్నాయి